హలో రెస్టారెంటా అండీ మేము ఆర్డర్ పెట్టాము కదండీ ఇంకా కనీసం డెలివరీ చేయలేదు దాని గురించి ఏమీ చెప్పలేదు ఎట్లాండి పోనీ ఎంతవరకూ వచ్చింది ఆర్డర్ అన్నా చెప్పండీ కొంతసేపటికి వస్తుందా అండి అదే మేము చేసి కూడా హాఫ్ ఆన్ అవర్ పైన అయ్యిందండి మీరు ఓకే కూడా చేశారు రిటర్న్ కానీ చేయలేదు అదే తీసుకురాలేదు ఇంకా కొంచెం చూసి త్వరగా డెలివరీ చెయ్యండి ప్లీస్ అవసరమైతేనే కదండీ చెప్తాము వీలైనంత త్వరగా ఇవ్వడానికి ట్రై చేయండీ ప్రయత్నించండి దయచేసి త్వరగా ఇవ్వడానికి ప్రయత్నించండి